పల్నాడు జిల్లాలో అభివృద్ధికి ఆటంకంగా చాలా సమస్యలే మనం ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేమిటి అనగా ఇక్కడ పర్యావరణ సమస్య అనేది ఎక్కువగా ఉన్నది అది ఏమిటంటే ఇక్కడ ఫ్యాక్టరీలోంచి విడుదలయ్యే కాలుష్యం డైరెక్ట్గా గాల్లో కలవడం వల్ల ఇక్కడ గాలి నాణ్యత అనేది చాలా తగ్గిపోయింది అంతేకాకుండా అది నీటిలో కలవడం వల్ల ఇక్కడ పంట పొలాలకి వచ్చే నీళ్లు అనేవి కలుషితంగా మారాయి అవి తాగి పశువులు కూడా చాలా బాధపడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ రౌడీయిజం సమస్య కూడా ఎక్కువగా మనం ఉందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ యువతకి డ్రగ్స్ అలవాటు అవ్వడం వల్ల వారు గొడవలకి ఎక్కువగా దిగుతున్నారని మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలు హాస్టల్లు సరిగ్గా లేవని మనం చెప్పుకోవచ్చు అందులో బాలికలకి లేదా అబ్బాయిలకి తగినంత ఆహారం సరిగ్గా లభించట్లేదు మొన్నే ఇక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కూడా జరగడం వల్ల ఒక అయిదుగురు హాస్పటల్ పాలవ్వడం అనేది జరిగింది కాబట్టి గవర్నమెంట్ హాస్టల్స్ని అభివృద్ధిపరిస్తే ఎంతగానో బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వ కళాశాలలో మరిన్ని రూమ్స్ని కట్టించి అక్కడ కొరతను తగ్గిస్తే బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ విద్యార్థులు తక్కువగా చదువుకుంటున్నారు దానికి కారణం ఏమిటంటే ఇక్కడ దానికి సరిపడే విద్య అందాక పోవడం వల్ల వారు ఎక్కువగా ప్రైవేట్ కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు ఇక్కడ ఎక్కువ మంది టీచర్స్ అనేది కూడా లేదు టీచర్స్ కొరత కూడా చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు అలాగే రాజకీయపరంగా ఇక్కడ సరైన నాయకుడు ఎంతగానో అవసరమని కూడా చెప్పవచ్చు వారు సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఉంటే పల్నాడు జిల్లా మరింతగా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం